నేను సాయి వాళ్ళ టీచర్ని మాట్లాడుతున్నా మీ బాబుకి ఫీవర్ ఉందండి స్కూల్కి ఎందుకు పంపించిండు ఈరోజు ఫీవర్ ఎప్పటినుండో వస్తుంది ఇప్పుడు కొంచెం మోషన్స్ ఇట్లా వాంతింగ్స్ అవుతున్నాయి మరి బాబుని తీసుకెళ్తారా ఎట్లా సిరప్ గిట్ల తెచ్చి ఇస్తారా పంపించకుంటే బాగుండే స్కూల్కి సరే అండి ఇంకా ఏమన్నా లంచ్ అవర్ తినిపించిండ్రా అండి అదే ఫీవర్ బాగుంది ఇంతక ముందు ఫీవర్ వచ్చిందా నైట్ వరకు మరి అవునా మరి వచ్చి తీసుకెళ్ళండి ఆయనకు ఫీవర్ ఎక్కువైతే మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం ఉంటుంది కదా